మేము ప్రయాణం చేయటానికి ఆటో ఎక్కే ముందు ఆటో ఎక్కిన తరువాత చేరాల్సిన చోటు చెప్తాము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ అక్కడ ప్రయాణం చేసిన తరువాత మేము ఎంత చెల్లించాలని అంటే చార్జెస్ ఎంత అని అడుగుతాము డ్రైవరుని ఆ చార్జెస్ ఇచ్చిన తరువాత మీ దగ్గర చేంజ్ అంటే చిల్లర ఉందా అని కూడా మేము అడుగుతాము ఆయన దగ్గర చిల్లర ఉంటే మాకు ఇచ్చేస్తారు ఒకవేళ లేకపోయినా మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసేసి మేము చేరాల్సిన చోటుకు చేరిన తర్వాత వాళ్ళు మమ్మల్ని సరైన చోటులో దింపేసి మేము చెప్పిన దగ్గర దింపేసి మాకు చేంజ్ కూడా ఇవ్వడానికి ఆ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చిల్లరతోనే వాళ్ళకు కావలసిన అమౌంట్ తీసుకొని మాకు చిల్లర ఇస్తారు మా ప్రయాణం అలా సాఫీగా జరిగిపోతుంది